ప్రభుత్వం అభివృద్ధి కంటే సంక్షేమ పథకాలు అమలుకు పెద్దపీట వేయడం గురించి మిశ్రమ అభిప్రాయాలు ఉన్నాయి దీని ప్రయోజనాలు అలాగే సవాళ్లు కూడా దీంట్లో పరిశీలించవచ్చు మనకి మన ప్రభుత్వంలో ప్రయోజనాలు ఏమిటంటే సమాజంలోని బలహీన వర్గాలకు మద్దతు ఇంకా ఆర్థిక అసమానతలను తగ్గింపు ఇంకొకటి ఏంటంటే దక్షణ ఉపశమనం ఉపశమనం అనేది రోజువారి జీవితంలో తమ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలకి ఇది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది

మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అవసరాలకి అందుబాటులో ఉండరు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం వస్తారు అలా తిరుగుతారు వెళ్ళిపోతారు మనకి అవసరం ఉన్నప్పుడు కనిపించరు ఇంక అలాగే సేవల్లో సేవలు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి చాలా ఉన్నాయి అవన్ని చెప్పి చెప్తారు కానీ కావాల్సినప్పుడు యూజ్ ఉండదు అలాగే వాళ్ళు చేయరు అదొక రకమైన ప్రయోజనం అన్నమాట ప్రయోజనంలో వెళ్తనైంది సమాజంలోని బలహేన వర్గాలకు మద్దతు అనేది బలహీనమైన వాటికి మద్దతు ఇస్తారు అన్నమాట పేదలు వృద్ధులు నిరుద్యోగులు రైతులు విద్యార్థులు వంటి వర్గాలకు ఆర్థిక భద్రత కలుగుతుంది వాళ్ళందరికీ భద్రత అనేది ఇస్తారు ఎవరెవరికి పేదలకి వృద్ధులకి నిరుద్యోగులకి రైతులకి మద్దతు ఇస్తారు అలానే పథకాల ద్వారా సామాజిక న్యాయం అందించవచ్చు అన్ని వర్గాలకి జీవిత నాణ్యత మెరుగుపడుతుంది ఆర్ధిక సహాయం కూడా చేస్తారు అప్పుడప్పుడు రోజువారి జీవితంలో తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఇది కొంతవరకు ఉపశమనం కలిగిస్తుంది అదే తక్షణ ఉపశమనం అన్నమాట అలానే అవసరమైన సేవలు కూడా అందుబాటులోకి తేవడం జరుగుతుంది ఆరోగ్యం విద్య ఆహారం వంటి ప్రాథమిక అవసరాలకు ప్రభుత్వం

ప్రయోజనాలు సవాళ్లు సవాళ్లు కూడా ఉంటాయి దీర్ఘకాలిక ఆర్థిక స్వభావం అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రాముఖ్యత తగ్గిపోవడం ఇలా కొన్ని కొన్ని సవాళ్లు కూడా మనం ప్రతి నుంచి ఎదుర్కొంటాం అన్నమాట సంక్షేణ పథకాలను ఆర్ధిక వ్యయం అవసరం దీనివల్ల ప్రభుత్వ రిజర్వీలు తగ్గిపోతాయి

రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగం కొన్ని సందర్భాల్లో సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఇవి మన తెలిసిన ప్రభుత్వ అభివృద్ధి కంటే సంక్షేమ పథకాల అమలుకి పెద్దపీట వేస్తుందనేదానికి నా యొక్క అభిప్రాయం అన్నమాట